నమస్తే ప్రిన్సిపల్ గారు నమస్తే ప్రిన్సిపల్ గారు నేను మా పిల్లల్ని ఎల్ కే జీ మరియు నాలుగవ తరగతిలో చేర్పించాలి అనుకుంటున్నాను అడ్మిషన్ ప్రక్రియ గురించి కొంచెం తెలుసుకోవచ్చ

మూడు సంవత్సరాల ఆరు నెలలు పాప ఆ పాప వయస్సు ఆ మూడు సంవత్సరలు ఆరు నెలలుంది సిటీ టాలెంట్ హై స్కూల్ హలో హలో సిటీ టాలెంట్ హై స్కూల్ ఫోర్త్ స్టాండర్డ్ సిటీ టాలెంట్ హై స్కూల్ మా పాత స్కూల్ నుంచి టీ సీ ప్రోగ్రెస్ అన్నీ తీసుకొచ్చాం తీసుకొస్తామండి అసెస్మెంట్ అంటే ఏమిటి ఇంటర్వ్యూ ఉంటుంది ఉంటుందా

అంతే ఏం లేదండి స్కూల్ ఫీజు వివరాలు చెప్తారా

ఫీజు వివరాలు

థ్యాంక్ యూ ధన్యవాదాలు